నాకు ఏంటంటే మౌంటింగ్ కొండెక్కాలంటే చాలా అంటే చాలా భయం ఎందుకంటే నాకు పైనుంచి కిందకి చూడడం అంటే కిందకు చూసినప్పుడు కళ్ళు తిరిగి పోతే పడిపోతానేమో అని భయం ఎక్కువ ఉండేది అలా ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొండెక్కినప్పుడు పైనుంచి మనం శ్రీవారి మెట్లు ఎక్కితే మనం పైనుంచి చూడడం కుదరదు అదే మనం అలిపిరి దారివైపే వెళ్తే కనుక పైనుంచి మనం కింద చూస్తే పడిపోతావేమో అని భయం వేస్తుంది అలాగా లోయలా కనిపించేసరికి ఒకేసారి చాలా భయమేస్తుంది అలా భయం నాకు తగ్గడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఇప్పటికీ నేను ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఆ కొండ ఎక్కడం ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కాను సో అలా అలా అలా నాకు కొంచెం భయం తగ్గింది భయం పోయింది కూడా అలా నేను ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఆకలేస్తుంది అలాంటి టైంలో ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళాలి అనేది మాత్రం నేను నేర్చుకున్నాను తీసుకెళ్ళడం వల్ల ఎవరైనా వాటర్ కా నీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి వాటర్ కన్ఫామ్గా తీసుకెళ్ళాలి ఎప్పుడైనా సరే అక్కడ కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోయారు చాలామంది నేను చూశాను కూడా వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు ఇలా జరగడం ఆకలితో ఇంకొకళ్ళు పైనుంచి చూడడం వల్ల కళ్ళు తిరగడం ఇలా జరగడం వల్ల వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చి నాకు తోచిన అంత హెల్ప్ నేను చేశాను సో అలాంటి టైంలో కూడా నేను నేర్చుకున్నాను ఇలాంటివి ఇలా వెక్కా ఇంకా ఏంటంటే ఎక్కేటప్పుడు మనం స్పీడ్గా ఎక్కితే కాళ్ళు బాగా నొప్పి వస్తాయి స్లోగా ఎక్కితే అంత నొప్పి రాదు సో అది ఒకటి నేర్చుకున్నాను నేను చేసిన సాహసం ఏంటంటే అది కూడా నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నాకు చాలా భయం కొండెక్కాలంటే పైనుంచి చూడటం అన్న చాలా భయం ఫస్ట్ టైం నేను చేసింది ఆ సాహసం అని నేను మాత్రం చెప్పుకోగలను